నేను వంటల్లో మూలికలను రుచి సువాసన మరియు కొత్తదనాన్ని జోడించటానికి ఉపయోగిస్తాను నేను సాధారణంగా కూరగాయలు వంటకాలలో మూలికలను ఉపయోగిస్తాను కానీ నేను మాంసం చేపలు అలాగే పిండి వంటకాలలో కూడా వాటిని ఉపయోగిస్తూ ఉంటాను నేను ఎక్కువగా పెంచే మూలికలు ఏమిటంటే టమాట ఓజర్మీ మెంతులు కరివేపాకు జీలకర్ర అల్లం అలాగే వెల్లుల్లి ఈ మూలికలను నా వంటకాలను రుచి అలాగే సువాసనను కూడా జోడిస్తాయి అవి అవి నా వంటకాలను మరింత ఆకర్షణీయంగా మరియు రుచికరంగా చేస్తాయి ఇలా తాజాగా కోసిన మూలికలను నా వంటకాలలో ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇవి రుచి మరియు సువాసన మెరుగుపరుస్తాయి అలాగే డ్రైవ్ మ్యూడి కల్లు కూడా నా వంటకాలలో రుచి మరియు సువాసనలను జోడిస్తాయి అవి తాజాగా కోసిన మూలికలు కంటే ఎక్కువ కాలం నిల్వ చేయబడతాయి అలాగే ఆకుకూరలు కూడా రుచి మరియు సువాసన జోడించి మంచి మార్గం నేను సార్లుడు సూపు మరియు ఆకు కూరలను ఉపయోగిస్తాను నేను వంటకాలు వంటలో మూలికలను ఎలా ఉపయోగిస్తాను అంటే ఈ ప్రతి మూలికలకు దాని స్వంత ప్రత్యేకమైన రుచి మరియు సువాసన అనేది ఉంటుంది వంటకాలలో సరిపోయే మూలికలను ఎంచుకొని కొన్ని మూలికలలో కొన్ని వంటకాలకు బాగా సరిపోతాయి ఇతర మూలికలు ఇతర వంటకాలకు బాగా సరిపోతాయి ఈ మూలికలని ఆరోగ్యకరమైన మార్గంలో ఉపయోగించబడతాయి ఇవి వంటకాలను ఆకర్షణీయంగా రుచికరంగా చేయడానికి నేను నేర్చుకున్నాను వీటిని